పశువులు ఉంటే రోజుంతా పనిచేసుకోవడమే ఉంటుంది మేత మేతకు తీసుకోపోవడం అటు ఇటు దింపడం మళ్ళీ వచ్చి పాకలో కట్టేయడం ఇవే ఉంటాయి పశుపు పోషణ విషయంలో అయితే నేను సాంప్రదాయ పద్దతినే పాటిస్తాను పాడి పశువులకు పోషణ విలువతో కూడిన ధానను అందిస్తాను ఫలితంగా దేశవాలి గేదెలు గరిష్ట స్థాయిలో పాల ఉత్పాదక సామర్థ్యాన్ని ప్ర ప్రదర్శించలేకపోతున్న పాడి పశువులు నుంచి అధిక పాలదిగుబడిని పొందాలంటే పౌష్టికరమైన మేతను అందించాల్సిందే అంటే వరిగడ్డితో పాటు సమీకృత ధాన ఇవ్వాలి అప్పుడే దేశవాలి గేదె ఉత్పాదక సామర్థ్యం పెరుగుతుంది తర్వాత అధిక పాల దిగుబడిని పొందవచ్చు చెపుతారు కృష్ణాజిల్లాలో గుడ్లవల్లేరు మండల పశువు డాక్టర్ చెప్పిండు అన్నమాట ఒక్కసారి అడిగితే దాన్ని ఎట్లా వేయ్యాలి అంటే పాల ఉత్పత్తి సమయంలో సుడి దశలో పెరుగుదల దశలో పశువులకు పోషక విలువలు కలిగిన ఆహారం అందియ్యాలి అంటే పశువు రోజు వారి ఆహార అవసరాలు అనుగుణంగా ఎక్కువ మాంసాకృతులను అధిక శక్తి అందించే ఆహారాన్ని ఇవ్వాలి ఇందుకోసం అధిక పోషక విలువలు ఉన్న కలిగిన దినుసులను తగు పాలల్లో కలిపి మర పట్టించాలి ఆ మిశ్రమాన్ని దానా అంటారు ఇందులో జీర్ణమయ్యే మాంసాకృతులు పూర్తిగా జీర్ణమై పోషక పదార్థాలు ఉండేలా చూసుకోవాలి మాంసాకృతులు పదహారు శాతం జీర్ణం అయ్యే పోషకాలు డెబ్బై శాతం ఉంచుకునేలా చూసుకోవాలి సాధారణంగా పశువులకు దానాతౌడుగా వేస్తుంటారు సమీకృత దాన తయారీకి ఖర్చు కొంచెం ఎక్కువ అవుతుంది అయితే ఇది మాంసాకృతులు పోషక విలువ పోషక ఖనీజ లవణాలు తగు పాలలో ఉండే సమీకృత దాననందిస్తే పశువులు పాల దిగుబడి సామర్థ్యం పెరుగుతుందన్నమాట అన్నమాట అయితే అందించే దాన కూడా తాజాగుండాలి అట్టి దానిని పటకప్పుడు అవసరాన్ని బట్టి కలుపుకోవాలి గాలి చొరబడని డబ్బాల్లా లేక సంచుల్లో దానా నీ నిల్వ చేసుకోవాలి గింజలను చెక్క ముక్కగా ఆడించాలి వాటిని ముందుగానే ఆడించి నిల్వ చేసుకోవడం మంచిది కాదు జాగ్రత్తలు తీసుకోవాలి దానాన్ని తయారు చేసేటప్పుడు బాగా కలిసిపోయేలా చూసుకోవాలి ముఖ్యంగా తక్కువ పరిమాణాలు వాడే జలవనాలు మిశ్రమాన్ని దానాలో కలిపేటప్పుడు తగిన శ్రద్ధ తీసుకోవాలి ఒకవేళ కుదరకపోతే దానీనీ దానలో కలపకుండా పశువులకు అందించే ఆహారాన్ని బట్టి రోజు వారీగా విడిగా ఇవ్వడం మంచిది గింజలను చిన్న చిన్న ముక్కలుగా వీరిచి అంచులను పరిశీలిస్తే నాణ్యంగా ఉన్నాయా లేదా అన్న విషయం అర్థమైతుంది పత్తి పిండిని మరీ ఎక్కువగా అంటే మరీ పది శాతానికి మించి వాడకూడదు ఎందుకంటే దాంట్లో ఘోష్ బి ఫాల్ అనే విష లక్షణం ఉంటుంది ఉప్పు కలపని ఖనిజలవన మిశ్రమాన్ని కొనడం మంచిది తౌడు ద్వారా పశువులకు జీర్ణమయ్యే పోషకాలు మాంసాకృతులు పాటు విటమిన్లు బస్వారం పీచు పదార్థాలు కూడా లభిస్తాయి పిండి ద్వారా మాంసాకృతులు అదనపు శక్తి చేకూరుతాయి దీనికోసం వంద కిలోల దానా కోసం ముప్పై కిలోల తౌడు ముప్పై ఏడు కిలోల గింజలు ఇరవై రెండు కిలోల తెలగపిండి ఎనిమిది కిలోల పత్తి పిండి రెండు కిలోల ఖనిజ లవణాలు కిలో ఉప్పు కలిపితే సరిపోతుంది ఈ విధంగా నేను నా పశువుల కోసము దానా తయారుచేసి వాటిని రోజంతా చాలా జాగ్రత్తగా చూసుకుంటాను ఎండాకాలం వస్తే మరింత తగు జాగ్రత్తలు తీసుకుని ఉంటాను